ఇరవై ఒకటి తేదీ పదకొండవ నెల రెండు వేల మూడు ఇరవై నాలుగు తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు ఎనిమిది ఎనిమిదవ తేదీ నాలుగో నెల రెండువేల రెండు పదో తేదీ పన్నెండవ నెల రెండు వేల ఎనిమిది మూడవ తేదీ ఆరవ నెల రెండువేల ఇరవైనాలుగు పద్నాలుగు తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై రెండు ఐదు తేదీ ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు